సరైనది ఫిలిమ్ ఫెస్టివల్ నృత్యోత్సవం లిటరేచర్ ఫెస్టివల్ సాహిత్య సదస్సు వంటి ఉత్సవాలు కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు ఇతర కళాకారులతో కలవడానికి అవకాశాలను అందిస్తాయి అలాగే కళాభిమానులు ఈ కార్యక్రమాలను సందర్శించి సాంస్కృతిక వైభవాన్ని ఆనందించవచ్చు